తూర్పుగోదావరి జిల్లా చరిత్ర చాలా పురాతనమైనది మరియు సంస్క్లిష్టమైనది ప్రాచీన కాలంలో ఈ ప్రాంతం వివిధ రాజవంశాల పాలనలో ఉంది వీటిలో మౌర్యులు విష్ణుకుండినలు తూర్పు చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు మరియు ఢిల్లీ సుల్తానులు ఉండేవారు ప్రాచీన కాలంలో ఏంటి అంటే తూర్పుగోదావరి జిల్లా చరిత్ర గురించి మొదటి ఆధారాలు నుండి లభిస్తున్నాయి ఈ కాలంలో ఈ ప్రాంతం మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది మౌర్యులు పాలనలో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది ఈ సమయంలో ఈ ప్రాంతంలో అనేక ఆలయాలు కోటలు మరియు శాసనాలు నిర్మించబడ్డాయి ముఖ్యమైన సంఘటనలు ఏమిటి అంటే క్రీస్తుపూర్వం ముడువందల ఇరవైరెండులో చంద్రగుప్త మౌర్యుడు ఈ ప్రాంతాన్ని ఆక్రమించే ఆక్రమించాడు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దంలో విష్ణుకుండినలు ఈ ప్రాంతాన్ని పాలించేవారు మరియు క్రీస్తు పూ క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు క్రీస్తుశకం పదకొండవ శతాబ్దంలో కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించారు అలాగే క్రీస్తు శకం పదకో పద్నాలుగోవ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారు మరియు క్రీస్తు శకం పద్ పదహారొవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని పాలించారు ఆధునిక అభివృద్ధి ఏంటి అంటే క్రీస్తు శకం పద్దెనిమిదోవ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం పాలనలోకి వచ్చింది పంతొమ్మిది నలబైయేడులో భారదేశ భారతదేశ స్వాతంత్రం తర్వాత ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా మారింది ప్రసిద్ధ చారిత్మికలు ఏంటి అంటే ఈ ప్రాంతం నుండి అనేక ప్రసిద్ధ చారిత్రాత్మికులు వచ్చారు వీళ్ళ కొందరు ఎవరంటే పెద్దాపురం జమీందారులు సముద్రగుప్తుడు కందపూరి రాజు నరసింహచారి అందులోనూ పెద్దాపురం జమీందారులో మీరు ఈ ప్రాంతంలో పదిహేడవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు పాలించారు సముద్ర గుప్తుల్లో వీరు ఐదవ శతాబ్దం ఈ లో ఈ ప్రాంతానికి దండయాత్ర చేసిన గుప్త చక్రవర్తి అలాగే కందపూరి రాజు వీరు పదమూడోవ శతాబ్దంలో ఈ ప్రాంతానికిని పాలించారు నరహిమ్మచారి మీరు పంతొమ్మిదొవ శతాబ్దంలో ఏ ప్రాంతంలోకి ఒక ప్రముఖ చారిత్రకారుడు అలాగే ఏంటి అంటే తూర్పుగోదావరి జిల్లా చరిత్ర చాలా శతాబ్దాల పాటు విస్తరించి ఉంది ఈ ప్రాంతం అనేక రాజవంశాల పాలనలో ఉంది మరియు అనేక ముఖ్యమైన సంఘటనలకు ఎస్ అన్నారు అన్నమాట